అవును సార్

ఓకే సార్ ఓకే సార్ సార్ త్రీ డేస్కి అయితే ఒక థర్టీ థౌజండ్ పడుతుంది సార్ ఇప్పుడుండే జనరేషన్కి డీజిల్ రేటు అది ఇది మీరే చెప్పాలి సార్ ఓకే సార్ ఒక టూ థౌజండ్ తగ్గించుకుంటాం ట్వంటీ ఎయిట్ థౌజండ్కి రండి స్టార్టింగ్లో ఒక ఎయిట్ థౌజండ్ పే చేయండి మళ్ళీ వచ్చాక చూసుకుందాం సార్

మీరు మీ ఇష్టం సార్ మీరు ప్లేస్ ఏదైతే చెప్తారో ఫస్ట్ దానికి తీసుకుని పోతాం సార్ మళ్ళీ మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో దాని దగ్గరికి తీసుకుని పోయి వచ్చి మళ్ళీ తీసుకొస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్